ఇది సికిందర్ బార్బర్ సెలోనేనా అండి ఇది నాకు బ్లీచింగ్ ఇంకా బస్కట్ చేయించాలి ఎంత అవుతుంది కాస్ట్ దీనిది

అక్కడ రెగ్యులర్గా వస్తాను నేను యాక్చు యాక్చువల్గా అదే అంటే కాస్ట్ ఏమైనా చేంజ్ అయి ఉండవచ్చు అని అడిగాను

అవునా ఇక్కడ మీరే ఉంటారా అండి హెడ్ బస్కట్కి

వాళ్ళు ఎప్పుడు ఫ్రీ ఉంటారు అండి

ఏఏం ఏఎంయేనా అండి మార్నింగ్ ఏఏంయేనా

అంటే బ్లీచింగ్ హెయిర్కట్ ఇవన్నీ చేస్తారుగా

అవునా ఇదేమి అంటారు మళ్ళీ కిడ్స్కి ఎంత అండి కటింగ్కి కిడ్స్కి కటింగ్కి ఎంత

ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మరీ వస్తాము మేము రేపు